మేమూ నాకు నా దీపావళి పండుగ అంటే చాలా ఇష్టం ఆరోజు ఏంటంటే మా మేమందరం ఒక మాది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మేము అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం ఆ దీపావళిని అప్పుడు లక్ష్మీదేవి పటాన్నిపెట్టి అక్కడ డబ్బులు పెట్టి అలాగే దీపం కుండీలు అవా దీపం కుండీలు అవన్నీ రెడీ చేసి పెట్టి అలాగే దీపాలు ఒత్తులు తయారుచేసి నూ అందులో నూనె పోసి పెట్టి అలా ఉంచి మేము అది అయిపోగానే పూజ అ యిపోగానే బయటికి తీసుకొచ్చి దీపాలు చుట్టూ పెట్టి మేము క్రాకర్స్ కాల్చుకొని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అప్పుడేంటంటే ఫస్టు చిచ్చుబుడ్డి భూచక్రం కాకరపుల్ కాకరపువ్వొత్తులు ఇవన్నీ మేం కాల్చేసి లాస్ట్లో నాన్న వాళ్ళు వచ్చే టైం వరకు వెయిట్ చేసే వాళ్ళం నాన్న వాళ్ళు వచ్చే సరికి టెన్ ఓ క్లాక్ లెవను ఆ టైంకి వచ్చేవారు అప్పుడు మేమేం చేసేవాళ్ళం వాళ్ళు వచ్చాక మేము ఇంకా ఫెస్టివల్ సెలబ్ ఇంకా మిగిలిన క్రాకర్సు లక్ష్మీ అవుట్లు థౌజండ్ వాలా నెక్స్ట్ వంకాయ బాంబులు ఇవన్నీ మేం కాల్చుకునే వాళ్ళం ఇంక అప్పుడు ఇంకప్పుడు నాన్న వాళ్ళు వచ్చాక వాళ్ళందరూ అందరం కలిసి ఇంకప్పుడు కాల్చుకొని అది అయిపోయాక ఇంకా వచ్చి పడుకోని

అలాగ నాకు దీపావళి అంటే అందుకే చాలా ఇష్టం దీపావళి పండగకి సెలవులిచ్చేది మూ రెండు రోజులైతే మేము ఎక్స్ట్రా మూడవ రోజు కూడా తీసుకొని సెలవు పెట్టేవాళ్ళం మాములుగా అయితే దీపావళికి దీపావళి రోజు ముందు నరక చతుర్దశి రోజు సె సెలవిచ్చేవారు ఆ తరవాత రోజు సెలవు ఇచ్చేవారు కాదు సా ఆ తరవాత రోజు వెళ్లిపోయే వాళ్ళం మేము అయితే కావాలని మా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ ఇరికించేసేవారు వీళ్ళు కావాలని చెప్పి ఇంతసేపు మెళుకువగా ఉంటున్నారంటే వీళ్ళు రేపు సెలవు పెట్టడానికే పెద్దమ్మా అని చెప్పి ఇరికించేసేవారు మా అమ్మ దగ్గర మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర వీళ్లందరి దగ్గర జాయింట్ ఫ్యామిలీ కాబట్టి అందరూ వచ్చేసరికి ఇలా గొడవల్ గొడవలు లేకుండా మేమందరం బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అలాగే మాకు క్రాకర్స్ కూడా పంచిపెట్టేది ఎవరంటే మా అత్త ఇంత మా నానమ్మ ఉన్నప్పుడు మా నాన్నమ్మ పంచేది మా నానమ్మ చనిపోయాక మా అత్త పంచడం స్టార్ట్ చేసింది పంచి పెడితే మేమలా చేసుకునే వాళ్ళం పండుగ చాలా బాగా చేసుకునేవాళ్లం అందరం ప్రతి ఒక్కరం బాగా చేసుకునేవాళ్లం ఎంజాయ్ చేసి చాలా అంటే చాలా మేము ఎక్స్పెక్ట్ చేసే దానికన్నా డబల్ చేసుకునేవాళ్లం అంత మంది పిల్లలుంటే మరి సెలబ్రేట్ చేసుకోకుండా ఎలా ఉంటాం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం